శుభ సాయంత్రం అమ్మా నేను తెలంగాణ రైల్వే శాఖ నుంచి మాట్లాడుతున్నాను నేను ఏ విధంగా సహాయ పడగలను

అవునా అమ్మ ఇప్పుడు ట్రైన్లో నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నీకు తెలంగాణకు రావడానికి ఏ అభ్యంతరం లేదమ్మ నీకు దగ్గరలో ఉన్న రైల్వే శాఖ లేదా లేకపోతే ఆన్లైన్లో కూడా నువ్వు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు నీకు పెళ్ళి అయిందా అమ్మ రకరకాల రకరకాల ట్రైన్లు తెలంగాణలో ఉన్నాయి అమ్మ కాబట్టి నీకు అంత పైసలు లేకపోతే నువ్వు జనరల్లో రావచ్చు ఒకవేళ సపెర్ సపరేట్గా మీ కపుల్స్ కోసం వందే భారత్ ట్రైన్లో ఇట్లా సపరేట్ కంపార్ట్మెంట్ అనేది కూడా ఉన్నది ట్రైన్లో మీకు టికెట్ బుక్ చేసుకో సపరేట్ సపరేట్ వెబ్సైట్స్ అనేవి కూడా ఉన్నాయి అమ్మ అనఫిషియల్వి కూడా ఉంటాయి అవి క్లిక్ చేయకుండా గవర్నమెంట్ లింక్ ఉంటుంది దానిమీద తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ట్రే రైలు ప్రయాణం చేయడం వల్ల నీకు కొత్త కొత్త పరిచయాలు అవుతాయి ఎంతో బాగుటుంది అమ్మా ఇక్కడ వ్యూ కూడా చూడడానికి పచ్చదనం అదే అమ్మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఒకటే కాబట్టి తెలంగాణ ప్రజలు మొత్తం బాగుండాలి అమ్మ నీకు రైలు అ రైలు మంచిది అమ్మా ఎందుకంటే బస్ ప్రయాణం అంతా ఈ బస్సు కూడా కిరికిరి ఉంటుంది మొత్తం ఇరుకిరుకుగా ఉంటది అదే ట్రైన్ బుక్ చేసుకుంటే మాత్రం నీకు మంచిగా నువ్వు అనుకున్న సంతోషంగా రావచ్చు

వెబ్సైట్ చూసుకోవాలి తెలంగాణ వెబ్సైట్ తెలంగాణది ఒకటి ఉంటుంది అక్కడ బుకింగ్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు మీకు జనరల్ కావాలంటే జనరల్లో ఉంటుంది నీకు ఏసీ కావాలంటే ఏసీలో ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అవును అమ్మ అదే చుట్టాలని కలవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు నీకు కంఫర్టబుల్ వే కంఫర్టబుల్గా నువ్వు రావాలంటే ఒక వెబ్సైట్ ఉంటుంది మన తెలంగాణది అక్కడ రైల్వే శాఖ నీకు ఏమన్న తెలియకపోతే రైల్వే శాఖ మేము ఉన్నది అందుకే అమ్మ మీకు ఏమన్న కావాలంటే మేము సహాయ పడగలుగుతాం రైల్వే స్టేషన్ అని కొడితే రాదమ్మా అది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి బుక్ చేసుకో అమ్మ ఆన్లైన్లో ఓకే అమ్మ